నాకు మానసిక ఆరోగ్య సమస్యల గురించి నాకు బాగానే తెలుసు నేను గర్వంగా చెప్పుకోవచ్చును ఎందుకంటే చాలా వరకు అందరి అందరి విషయాలు కావచ్చు మనుషులు మనుషులు మనుషుల విషయంలో కావచ్చు ప్రజల విషయంలో కావచ్చు అందరి విషయంలోనూ కావచ్చు వాళ్ళు మానసికంగా వాళ్ళు ఎక్కువ మైండ్కి అటాక్ అటాక్ అయ్యి అయ్యే స్థాయికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అంతేకాక ఒక ఒక భాగంగా ఒక డిప్రెషన్ అని కూడా చెప్పవచ్చును డిప్రెషన్లోకి చాలామంది వెళుతున్నారు అంతేకాక చాలా వరకు ఎంతోమంది గాను ఈ ఈ డిప్రెషన్లో వెళ్లి వె వె వెళ్లిపోవడం కావచ్చు చాలా మంది ప్రజలు ఇప్పుడు ఎక్కువగా అలానే ఉన్నట్టు మనం చూడవచ్చు అంతేగాక ఇప్పుడు ఇప్పుడు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి వచ్చే వచ్చే వ్యాధి కూడా ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి ఇవన్నీ మానసిక ఆరోగ్యంగా వచ్చిన వచ్చినవే అంతేగాక వీటికి పరిష్కారం ఎలా అంట అలా అడిగితే అలా చెబితే మనం అనుకున్న మనం ఎంత ఆలోచిస్తామో అంత మనకు కీడు జరుగుతుంది అంతేగాక ఎక్కువ ఎక్కువగా చెప్పలేము అంటే ఒక లిమిట్ లెవల్గా మనము దాని దానికి తగినట్టు మాత్రం సమాచారం అందితే చాలు అంతవరకు మన ఆలోచిస్తే చాలు మనకు తగ్గినట్టు ఆన్సర్ దొరికితే చాలు ఎక్కువగా దీనంగా లోకంగా దాంట్లో ముంగిపోవడం వలన మనకు మానసికంగా డిప్రెషన్ అనేది ఏర్పడుతుంది ప్రతి మనిషికి ఇది ఇది ఈ అలవాటు ఉంటుంది ఖచ్చితంగా అంతేగాక ఈ ఈ కాలంలో చాలా మంది ఒక ఒక ఫుల్ స్టాప్ అనేది ఒక అనేది లేదు ఎంతగానో చాలా మంది వరకు వాళ్ళ పని వాళ్ళ పని మీద డిప్రెషన్లోకి రావడం ఆ పని మీద ఎక్కువ ఫోర్స్ చేయడం వాటి వాటికే టైంలు కేటా ఇవ్వడం వీటి ద్వారా వీటి ద్వారా కూడా చాలా చాలా మంది ప్రజలకి డిప్రెషన్లో రావడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు అంతేకాక చాలా మందికి వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ కావచ్చు ఇప్పుడు వాళ్ల వాళ్లకు ఉండే డిప్రెషన్తో వాళ్ళ వాళ్ళ బిడ్డల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని అని కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాక ఈ ఈ మానసిక ఈ ఆరోగ్యం వలన చాలా మంది ఎక్కువ ఎక్కువ కష్టపడుతున్నారు అంతేకాక వీటి నుండి ఎలాగైనా వాళ్ళకి వాళ్ళకి వాళ్లే ధైర్యం చెప్పుకొని వీటి నుండి బయటపడాలి అంతేకాక ఈ మానసిక బలం వలన చాలా మంది ఎంతగానో సూసైడ్ చేసుకొని ఆ ఆ లెవల్ కూడా వెళ్లి ఉన్నారు అంతేకాక చాలా మంది ప్రజలు వీటి నుండి బయటకి రాలేక ఆత్మహత్య చే చేసుకోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వీటి నుండి ఎలాగైనా బయటికి రావాలనేసే సపరేట్గా డాక్టర్లు అందరూ ఇలాంటి సైకలాజిస్టింగ్ ఇలాంటి డాక్టర్లు ఉన్నారు వాళ్ల దగ్గరికి వెళితే కూడా చాలు ఎలాంటి డిప్రెషన్లో ఉన్న ఉన్న అవన్నీ తగ్గు తగ్గుతుంది అని ఒక ఒక భాగంగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంతేకాక ఈ మానసిక బలం వలన చాలా మంది ఎదుర్కొని వాళ్ళు వాళ్ల వాళ్ల లోకంలోనే ఉండిపోతున్నారు వీటి నుండి ఎలాగైనా బయట రావాలనేసే అందరిలోని మనసులోని వాపు భావన కలిగి ఉంటుంది సో నిన్ను నేను తెలియజేయడం ఏమం ఏమంటే ఎక్కువ మానసిక ఆరోగ్యకంగా ఉండకుండా కొంచెం నిదానంగా ఉండి కొంచెం వాళ్ల వాళ్ల వాళ్లకి తగినట్టు ఆన్స ఆన్సర్ దొరికితే అంతవరకు ఆలోచిస్తే చాలు ఈ మానసిక ఆరోగ్యం నుండి బయటికి రావచ్చు